ఈ మధ్య నేనూ వీడియోకాన్ టీవీ తీసుకున్నాను ఆ టీవీ కొంచెం తొందరగా పాడైనట్టు అనిపిస్తుంది స్క్రీన్ అంత బాలేదు క్వాలిటీ కూడా అంతేం నచ్చలేదు నాకు

ఇంక వేరే క టీవీ అయితే బాగుండు అనిపిస్తుంది టీవీ వాళ్ళ బటన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఇంకేది అంతగా అంతలాగా లేదు అలాగా వేరే టీవీ ఓల్డ్ టీవీ బాగుండేది అది ఎల్జీ టీవీ బాగుండేది ఈటీవీలో అంతా బాలేదు సౌండ్ కాని సౌండ్ ఎఫెక్ట్స్ కాని మ్యూజిక్ కాని ఇంకొంచెం బాగుంటే బెటర్ ఉంటే బాగుండు అనుకుంటున్నాను